పెరుగుతున్న టెక్నాలజీ సమస్యతో తెలుగు నేర్చుకోవడం చాలా మంది తక్కువ చేసారు తక్కువ చేయడం అంటే మామూలుగా అప్పట్లో చాలా మట్టుకు తెలుగే ఉండదు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇప్పుడు స్కూల్లోకెళ్ళే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు తెలుగు అనేది ఎలా క్రింద పడేసారు అంటే అది ఒక అవసరం లేని లాంగ్వేజ్ లాగా మార్చేసారు మెయిన్లీ ఇప్పుడు ఉన్న ఐటి రంగంలో మాటికి చాలా అది ఉంది ఐటి వచ్చినప్పటికెళ్ళి అయితే చాలా మట్టుకు తెలుగు పడిపోయింది తెలుగు వడిపోవడం వల్ల చాలా అంటే చాలా డిఫెక్ట్ అవుతుంది తెలుగు అనేది ఒక మంచి లాంగ్వేజే కానీ బట్ అలా అని తెలుగుని నెగ్లెట్ చేయలేము కదా తెలుగు అనేటిది ఒక ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇక్కడ తెలంగాణలో పుట్టి తెలుగు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక కర్ణాటకలో పుట్టినవాడు కర్ణాటక నేర్చుకోవడం ఇంపార్టెంటే మరాఠీలో పుట్టినవాడు మరాఠి నేర్చుకోవడం ఇంపార్టెంటే సో అలాంటి విధి విధానాలలో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అలా అని మన మాతృభాషని మర్చిపోవడం అంటే చాలా సమస్యతో కూడిన పని అలా అని అలా అవుతుంది అలా అంటే మనం ఏం చేయాలి అంటే పెరుగుతున్న టెక్నాలజీ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏఐ ఇప్పుడు ఏఐ పైతాన్ జావా ఆ లాంగ్వేజెస్ పైన ఇంట్రెస్ట్ పెడుతున్నారు మన తెలుగు ఉంది ఒక లాంగ్వేజ్ అనేది ఎవరు గమనించడంలేదు ఆ గమనించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం అలా గమనించడం వల్ల మనకు ఆ లాంగ్వేజ్ యొక్క గ్రిప్ దొరుకుతుంది అలా అని మనం ఆ లాంగ్వేజ్ని నెగ్లెట్ చేయవద్దు లాంగ్వేజ్ని నెగ్లెట్ చేయడం అంటే చాలా బ్లండర్ మిస్టేక్ అవుతుంది తెలుగు అనేది మన యొక్క అంతర్గత భాగం లాంటిది మనం ఇప్పుడు ఒక కాలు లేకుండా ఉండలేము కదా కాళ్ళు లేకుండా జీవితం గడపలేము ఒక చెయ్యి చేయలేకున్నా జీవితం గడపలేము అలా గడపలేని విధానమే ఒక తెలుగు తెలుగు లేకుండా అలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి తెలుగు లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చెబుతున్న కదా మన కిడ్స్ మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ తెలుగు మాట్లాడటం ఆల్మోస్ట్ బంద్ చేస్తారు తెలుగు మాట్లాడటం ఆల్మోస్ట్ బంద్ చేయడం వల్ల ఏమి అవుతుంది అంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమి అవుతుంది మనకి ఫ్యూచర్లో ఏవో ఏవేవో వచ్చినా మనం తెలుగు మర్చిపోవడం వల్ల ఇప్పుడు తెలుగు గేయాన్ని మర్చిపోవడం వల్ల మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాము ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు పూర్తిగా అయితే తగ్గుద్ది మరి ఫ్యూచర్లో చాలా మీకు ఆయుర్వేదిక్ వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది సో ఆయుర్వేదిక్ కూడా నేర్చుకోవాలి అంటే మనకు మన సాంస్కృతం తెలుగు నేర్చుకోవడం ఇంపార్టెంట్ అలా సాంస్కృతం నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మనం సాంస్కృతం నేర్చుకో అలా తెలుగు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ తెలుగు లేని చోట మనము బ్రతికిన ఒకటే బ్రతకకపోయినా ఒకటే అలా అని తెలుగుని నెగ్లెక్ట్ చేయవద్దు తెలుగు అనేది మనకు ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అలా దాంతోపాటు మనకు ఇంకో థింగ్ ఏందంటే వాళ్ళ ఏమి అంటారు చాలా స్కూళ్ళలో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ చేసారు ఇప్పుడు తెలుగు మాట్లాడితే ఫైన్ వేయడం తెలుగు మాట్లాడితే అది చిల్డ్రన్స్ పైన ఫైన్ వేయడం తెలుగు మాట్లాడినీయకుండా ఏ సెక్షన్లో వేయడం ఇంగ్లీషే మాట్లాడే అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టే కాలేజీలలో కూడా మనం చాలా మట్టుకు పంపించకపోవడమే బెటర్ అని నా సజెషన్ అంటే అలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది ఇంటర్నల్ స్ట్రెస్ మన మన పిల్లలకి మనం ఛాయిస్ ఇవ్వాలి అంతేగాని మనము వాళ్ళని ఫోర్స్ చేయవద్దు ఇలా ఇలా ఇంగ్లీషే నేర్చుకోవాలి బేటా అట్లా అని కాకుండా కొంచెం ఇంగ్లీష్ నేర్పించిన తెలుగు అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్స్లో తెలుగు మాట్లాడే సంఖ్య తగ్గింది మాట్లాడే వాళ్ళలో కూడా నైన్టీ పర్సెంటే క్లారిటీతో మాట్లాడుతాను మిగతా టెన్ పర్సెంట్ మాట్లాడుతారు కొన్ని వర్డ్స్ వస్తాయి పదార్థం అంటే ఏమి తెలియదు ఎడ్యుకేషన్ తెలుగులో ఏమి అంటారో తెలియదు యూసేజ్ అలాంటి కొన్ని పదాలు వింటే వాళ్ళు ఫస్ట్ టైం విన్నట్టుగా రియాక్ట్ అవుతారు ఇలాంటి పదాలను కూడా మనం చాలా మట్టుకు అర్థం చేసుకోవాలి అలా అయిపోయింది జనరేషన్ జనరేషన్ మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి ఇంపార్టెంటే బట్ అలా అని మనం భాషని మాత్రం మరచిపోవద్దు జీవితంలో భాషను మరచిపోయిన వాడు కన్నతల్లిని మరచిపోయినంత విలువ కాబట్టి మనం మన భాషను మరచిపోకూడదు